నేను ఉదయాన్నే లేచి మా ఇంటి ముందున్న గుమ్మాన్ని ఊడుస్తాను తుడుస్తాను నీళ్ళతో కల్లాపు చల్లుతాను ఇదివరకు రోజులలో ఆవుపేడ ఎంతగానో ఉపయోగించేవారు ఇప్పుడు ఉన్న కల్చర్లో అపార్ట్మెంట్లు ఎక్కువ అవ్వడం వల్ల మన ఇంటి ముందు కల్లాపులు చల్లే అలవాటు తగ్గిపోయింది పూర్వం తెల్లవారుజామున లేచి కల్లాపు చల్లేవారు ఆడవాళ్ళు అసలు కల్లాపు అంటే ఏంటి అని అడిగే రోజుకి వచ్చేసాం మనం ఇప్పుడు గోమయం అంటే ఆవుపేడ నీళ్ళలో కలిపి వాకిలి ముందే చల్లేవారు అప్పట్లో ఆడవాళ్ళు ఇలా చల్లి వాకిలి ముందు ముగ్గు వేసేవారు ఇలా ఆవుపేడ చల్లటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మన ఇంటి నుండి బయటికి వెళ్ళిన పెద్దవాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఎన్నో క్రిములు సూక్ష్మజీవులు మనకు కనపడకుండా వస్తాయి అట్లా అవి రాకుండా ఆవుపేడ ఇంటి ముందు వేయటం వల్ల అవి రాకుండా చనిపోతాయి అదేవిధంగా ఎన్నో ఉపయోగాలను కూడా ఉన్నాయని తెలుపుతున్నారు మా ఇంటి ముందు ఇదివరకు మా అమ్మమ్మ వాళ్ళు ఉపయోగించేవారు ఆవుపేడ తీసుకు వచ్చి కల్లాపు చల్లి చక్కగా ముగ్గు వేసి ఇంటి ముందు ఎంతగానో అలంకరించేవారు ఇప్పుడు ఉన్న రోజులలో ఆ వాసనను అలంకరించడానికి ఉపయోగించడానికి ఎంతగానో ఆహిష్టపడుతున్నారు